హలో సార్ మీరు రై రైస్ వెరైటీస్ షాప్ ఓనర్సేనా మాకు సోనా మసూరి వెరైటీ రైస్ కావాలండి సోనా మసూరుని ఒక ఫైవ్ కేజీస్ కావాలి కాస్ట్ ఎంత పడుతుంది సార్ కేజీ యాభై రూపాయలా రెండు వందల యాభై రూపాయలు మీరు ఎలా డెలివరీ ఎలా చేస్తారు మీరే అంటే పంపిస్తారా లేకుంటే మేమే వచ్చి తీసుకోవాలా సార్

డెలివరీ ఛార్జెస్ ఏమైనా తీసుకుంటారా సరే సార్ అయితే మాకు మా ఆర్డర్ రాసుకోండి సార్ అయితే సిక్స్ ప్యాకెట్స్ కావాలి సోనా మసూరి ప్యాకెట్ ఎన్ని కేజీస్ ఉంటుంది అయితే యాభై కేజీలు సిక్స్ ప్యాకెట్స్ సార్ మ్మ్ ఎంత పడుతుంది ఆ

సిక్స్ ప్యాకెట్స్ ఓకే సార్ ఆర్డర్ పెట్టండి సార్ మాకు మా అడ్రస్ వచ్చేసి నందయాాల డిస్ట్రిక్ట్ ఆవుకు విలేజ్

డెలివరీ ఛార్జెస్ కూడా యాడ్ చేసి బిల్ పంపించండి సార్ ఓకే సార్